అయితే పెళ్ళి పెళ్ళి పొద్దువారు జామున నాలుగు గంటలకు ఉండడంతో మేము ఒకరోజు ముందే ట్యాక్సీని బుక్ చేసుకున్నాము ఇంకా దానికి ముందే రుసుము కూడా మాట్లాడుకున్నాము కానీ ఈరోజు వెళ్లే సమయానికి డ్రైవర్ మమ్మల్ని ఎక్కువ డబ్బు అడుగుతున్నాడు అది ఎంతవరకు న్యాయం కాదు మీరు ముందు ఒక మాట చెప్పి ఇప్పుడు ఒక మాట చెప్పడం న్యాయం కాదు ఇలాంటి ప్రవర్తన ప్రజల పట్ల మీరు చూపిస్తే ప్రజలకు మీ ఏజెన్సీ పైన ఉన్న నమ్మకం పోతుంది కాబట్టి ఎలాగైనా మీరు మా డ్రైవర్తో మాట్లాడి మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాము ఇంకా మేము మేము ఇంకా